మా ఇంట్లో కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉంటుంది కానీ అప్పుడపుడు కొన్ని కాలాలలో కొన్ని కొన్ని రోజులు కరెంటు పోతుంది కరెంటు పోయినప్పుడు చాలా పనులు ఆగిపోతాయి ప్రతి రోజు మనకి ప్రతి పని చేయడానికి మనకి కరెంటు అవసరం ఉంటుంది చిన్న చిన్న పనులకు కూడా కరెంటు అవసరం ఉంటుంది ఇంట్లో ఎవరైనా వచ్చినపుడు లేదా మనం ఎక్కడైనా వెళ్ళాలి అని స్నానము చేయడానికైనా లేదంటే ఇంట్లో మనం మంచిగా ఏదైనా రెస్ట్ తీసుకోవాలి పండుకోవాలి అని అనుకున్నా కూడా మనకి ఫ్యాన్ అవసరం ఉంటుంది మనం వంటలు వండడానికి కూడా గ్యాస్ అవసరం ఉంటుంది గ్యాస్ లేదా కుక్కర్ ఏదైతే ఉంటుందో రైస్ కుక్కర్ ఆ రైస్ కుక్కర్ చేయడానికి కూడా మనకి కరెంటు అవసరం ఉంటుంది మిక్సీ కూడా కరెంటు అవసరం ఉంటుంది చాలా చాలా విధాలంగా మనకి కరెంటు అవసరం ఉంటుంది చిన్న చిన్న పనులకి ఏ పని అయినా కానీ కరెంటు లేకుండా అవ్వదు కరెంటు లేకపోతే మనకి నీళ్లు కూడా ఉండవు ఎందుకంటే నీళ్ల సప్లై కూడా మనకి కరెంటు వల్లనే నీళ్లు కూడా వస్తాయి కరెంట్ ఎంత వరకైతే మోటార్ వేస్తున్నారో ఎంత వరకైతే మనకి నీళ్లు సప్లై చేస్తున్నారో అంత వరకు వస్తుంది కానీ మళ్ళీ తర్వాత కరెంటు లేదు నీళ్లు ఆగిపోయినై అంటే మళ్ళీ వెయ్యడానికి మనకి కరెంటు అవసరం ఉంటుంది సో కరెంటు అలా చాలా చాలా పనులకి కరెంటే అవసరం ఉంటుంది కరెంటు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది వర్ష కాలంలో ఎక్కువగా మా ఇంట్లో కరెంటు వెళ్తుంది ఎందుకంటే వర్ష కాలం అప్పుడు మనము ఎలా మనకి వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల కరెంటు ఆపుతారు కరెంటు సప్లై ఆపుతారు ఆ కరెంటు సప్లై ఆపడం ఎక్కువగా రాత్రి పూట అవుతుంది రాత్రి పూట అయినప్పుడు మేము వంటలు వండేటప్పుడు అయినా లేదంటే ఎక్కడైనా బయట ఉన్నపుడైనా కరెంటు పోతుంది కరెంటు పోయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మేము వంటలు వండేటప్పుడు ఫోన్ ఏదైతే ఫోన్ది మేము లైట్ యూజ్ చేసి చేస్తామో అది కూడా ఎంత వరకైనా వస్తుంది ఆ లైట్ మేము యూజ్ చేస్తాము కొంత సేపటి వరకు వస్తుంది కానీ ఛార్జింగ్ పెట్టకపోవడం వల్ల లేదంటే ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల చాలా చాలా సేపటి వరకు ఆ లైట్ కూడా మనని పెట్టలేదు ఒకవేళ బయటికి పోయి ఉందాము అని అనుకున్నా కూడా బయట చాలా దోమలు ఉంటాయి ఫ్రిడ్జ్లో నుంచి ఏదైనా నీళ్లు తీసుకోవాలన్నా ఫ్రిడ్జ్లో ఏమన్నా కూర పెడదాము అని అనుకున్నా కూడా ఫ్రిడ్జ్లో లైట్ లేకపోవడం వల్ల కరెంటు ఫ్రిడ్జ్కి అందక అందకపోవడం వల్ల ఆ ఫ్రూప్ట్స్ వెజిటల్స్ ఏవైతే పెడతామో అవి కూడా ఉండవు అవి కూడా ఫ్రెష్గా ఉండవు అని చెప్పేసి అక్కడ కూడా ప్రాబ్లెమ్ అవుతుంది ఇంకా ఎక్కడైనా బయటికి వెళ్ళేది ఉంది ఎక్కడైనా ఇప్పుడే వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కూడా కరెంటు ఉండకపోవటం వల్ల ఆగిపోవాల్సి వస్తుంది ఇంకా చాలా పనులు ఉన్నాయి ఏదైతే నీళ్లు మనం స్నానాలకి నీళ్లు కావాలి ఎవరికైతే రాత్రి పూట బయటికెళ్ళేది రాత్రి పూట ఏమైనా వర్క్ ఉన్నా ఏమైనా జాబ్ ఉంటే దాని వల్ల బయటికి వెళ్ళాలి అని ఉంటే అప్పుడు కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది వె వేడి కాలంలో మోస్ట్ ఎక్కువగా మనం వేడి కాలంలోనే కరెంటు కావాలి అని అనుకుంటాము వేడి కాలంలో ఫ్యాన్ చాలా చాలా అవసరం ఉంటుంది ఫ్యాన్ కూలర్ ఏసి ఇవన్నిటి కోసమే ఫ్యా మనం వేడి కాలంలో పెట్టుకుంటాము వేడి కాలంలో ఇవన్నీ లేకపోవడం వల్ల వేడి కాలంలో కూడా కరెంటు లేకపోవడం వల్ల ఏదైతే ఫ్యాన్ యూజ్ చేయడం ఏదైతే ఉంటుందో కొంచము ఇబ్బందిగా ఉంటుంది ఆ ఉబ్బరం ఏదైతే ఉంటుందో ఆ ఉబ్బరం ఆ ఉబ్బరంలో అసలు ఉండడం కాని పని ఆ ఉబ్బరంలో ఉండడం కానీ పోవడం వల్ల మనకి కరెంటు కావాలి గాలి కావాలి అని అనుకుంటాము కానీ గాలి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులవుతాయి ఇంకా ఓన్లీ ఓన్లీ ఫ్యాన్ లైట్ దాని కోసమనే కాకుండా ఏదైతే కరెంటు సప్లై ఏదైతే పవర్ సప్లై ఉంటుందో అది కూడా మనకి కరెంటు వల్లనే వస్తుంది ఏదైతే బిల్డింగ్ అపార్ట్మెంట్ ఏదున్నా కానీ అవి కూడా కరెంటు వల్లనే నడుస్తున్నాయి కరెంటు వల్లనే నడుస్తున్నాయి ఇంకా చాలాగా చాలా చూసుకుంటే మనము ఏదైతే ఫ్యాన్ లైట్స్ ఏదైతే రెఫ్రిజిరేటర్ ఫ్రిడ్జ్ మనం యూజ్ చేస్తామో ఏదైతే రైస్ కుక్కర్ మిక్సీ కొందరు ఏమైతరు ఇండక్షన్స్ యూజ్ చేస్తారు అవ్వన్నిటికీ కూడా చాలా ప్రాబ్లెమ్ అవుతుంది ఎవరైనా బయట నుంచి ఇంటికొచ్చారు అంటే వాళ్ళకి కూడా చూసుకోడానికి ఏమైనా చల్లది ఇవ్వాల్సి వస్తుంది ఏదైనా కూల్ది ఇవ్వాలని ఉంటుంది అప్పుడు కరెంటు లేకపోవడం వల్ల ఫ్రిడ్జ్లో అది చల్లగా కాకపోవడం వల్ల వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళు రాగానే ఫ్రెష్ అవుదాం అనుకుంటే నీళ్లు లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది ఇంకా చాలా పనులు ఆగిపోతాయి ఎక్కడైనా వెళ్ళేది ఉంటే ఎవరైనా వచ్చేది ఉంటే ఎవరినన్నా చూసుకునేది ఉంటే మనం వండేది ఉంటే చాలా పనులు కరెంటు లేకపోవడం వల్ల ఆగిపోతాయి ఎందు వల్లనే ఏదైనా జరుగుతుంది కరెంటు వల్లనే మన ఫోన్ కూడా రీఛార్జ్ ఛార్జింగ్ అవుతుంది ఫోన్ కూడా నడుస్తుంది ఫోన్ కూడా ఏదైతే లైట్ ఇస్తుందో అది కూడా మనకి కరెంటు వల్లనే వస్తుంది ఏదైతే మనము ఫోన్ మనం యూజ్ చేయగలుగుతామో అది కూడా కరెంటు వల్లనే యూజ్ చేయగలుగుతాము ఎందుకంటే అందులో కూడా బ్యాటరీ ఉంటుంది దేన్నైతే మనం ఛార్జ్ చెయ్యాలి ఛార్జ్ చేయడానికి మనకి కరెంటు అవసరం ఉంది కరెంటు ప్రతి పనికి మనకి కరెంటు కావాలి నేను పోవడా నేను ఎప్పుడైనా పొద్దు పొద్దున్న పోయేది ఉంటుంది స్కూల్ కాలేజ్కి కరెంటు లేకపోవడం వల్ల నీళ్లు రావు నీళ్లు రాకపోవడం వల్ల నేను కాలేజీకి వెళ్ళలేకపోతాను కాలేజీకి వెళ్లలేకపోతాను లేదంటే లేట్ అయిపోతాను లేదంటే చల్ల నీళ్లతో స్నానం చేయడం వల్ల నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ అయిపోతుంది నాకు జ్వరాలైన సర్దీ అయినా అయిపోతాయి చల్ల నీళ్లతో చేయడం వల్ల అలాగే చాలా చాలా కష్టాలు వస్తాయి కరెంట్ లేకపోవడం వల్ల వర్ష కాలంలో ఎక్కువగా ఎక్కువగా వర్షం వల్ల ఎక్కువగా గలీజ్గా అనిపిస్తూ ఉంటుంది మనకి నీళ్లు నీళ్లుగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడు కూడా ఫ్యాన్ కావాలి అని అనుకుంటాము కరెంటు కావాలి అని అనుకుంటాము కానీ ఆ కరెంటు లేకపోవడం వల్ల ఇబ్బందులు చాలా ఉంటాయి ఒకొక్కసారి ఒకొక్కసారి కరెంటు ఉంటుంది కానీ కరెంటు లేనప్పుడే చాలా కష్టాలు ఉంటాయి అపుడే తెలుస్తది మనకి ఏ పని దేని వల్ల అవుతుందో దేని వల్ల అవ్వలేకపోతుంది అని చెప్పి కరెంటు లేనప్పుడే తెలుస్తుంది సో కరెంటు చాలా చాలా అవసరం మనకి